ఏమండి కూరగాయలు ధరలు ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వంకాయలు ఎంతకు ఇస్తారు కేజీ ఎన్ చూడండి వంకాయలు కిలో యాభై రూపాయలకు ఇవ్వండి అందులో చాలా పురగులకే పోతాయి అందులో చాలా వరకు పురుగులు పోతాయండి అంతే కానీ డబ్బులు తగ్గించని అంటారు సరే సరేలేండి పుదీన ఎలాగ పుదీన ఓ రెండు కట్టలు వేయండి ఐదురూపాయలు చేసుకొని ఇంకా ఏది ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక మూడుకేజీలు ఇయ్యండి ఎంత ఉల్లిపాయలు కేజీ ఎంత డెబ్భై రుపాయలు ఏంటండి బయట ఇంటిదగ్గర ఆటోలో వస్తున్నాయి మూడుకేజీలు వందరూపాయలు అని కూరగాయలు అమ్మే వాళ్ళు ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు సర్ సరే లేండి ఇంకా ఏమున్నాయి క్యాప్సికమ్ రేట్ ఎలా వుంది అరవై రుప్ కిలో అరవై రూపాయల పావు వేయండి లేండి చాలు ఇంకా దొండకాయలు దొండకాయలు ఎలా ఉన్నాయి ఎంత అసలు కేజీ ఎంత నలభై చేసుకోండి సరే లేండి ఆరు కేజీ చేసుకోండి

వద్దండీ ఆ మునగకాయలు ఇటు ఇవ్వండి చూద్దాం అమ్మో ఇది వద్దు చాలా ముదురుగా ఉంది ఏది అది విరిచి చూద్దాం ఇటు ఇవ్వండి అది చాలా ముదురుగా ఉన్నాయి వండకటానికి ఎక్కువసేపు పట్టుద్ది సరే లేండి ఇవి ఒక రెండు కాయలు వేయండి బంగాళదుంపలు ఏం వద్దులేండి అది వేసినంతవరకు చెప్పండి బెండకాయలు దొండకాయలు ఉల్లిపాయలు ఒక కేజీలు వేయండి చాలు పుదీనా పుదీనా సంచి లేదు తెచ్చుకోలేదు సంచి అన్ని సంచులు ఉన్నాయి ఏదో ఒక సంచిలో వేయండి కూరగాయలు వాళ్ళు కూడా కవర్లు ఇవ్వకపోతే మేము రోజు చేతిలో కవ కవర్లు పట్టుకొని తిరగలేం కదండి ఎదో ఒక కవర్లో వేసి ఇయ్యండి సరేలేండి వేయండి వేసి లెక్క ఎంత అయిందో చెప్పండి నూట యాభై రూపాయలు చేసుకొని ఇవ్వరా సరేలేండి పదిరూపాయలు దేణి మాట కానీ రెండు వందలకు ఇవ్వండి ఇదిగోండి డబ్బులు